నేనెప్పుడూ రాత్రి పూట చేపలకి వెళ్తాను ఎందుకంటే నాకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం దాంట్లో చాలా కిక్ ఉంటుంది అది పట్టడం నాకు చాలా ఆనందంగా ఉన్నది మామూలుగానైతే ఉదయం పూటే వెళ్తాను కొన్ని సమయంలో కూడా ఫ్రెండ్స్తో కలిసి చేపలకి వెళ్లడానికి ట్రై చేశాను వెళ్ళాను వెళ్ళటానికి వెళ్ళాను బాగానే ఉంటుంది ఆనందం బాగానే ఉంటుంది ఎందుకంటే మనం వెళ్తాం కాబట్టి మన మనసుకి నచ్చి చేసేది కా చేసేది కాబట్టి వెళ్తాం ఇది వెళ్ళాక రాత్రి టైంలో మనం అక్కడ చేపలు పట్టేటప్పుడు దోమలు కుడతాయి అబ్బబ్బబ్బబ్బా మామూలు కుట్టవు ఎందుకు వచ్చామురా అనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే అది పక్కన పెడితే మనం రాత్రిపూట బండ్ల మీద వెళ్ళాలి ఎవడు అట్లా వస్తాడో మనకి తెలియదు మనం లైట్ వెసుకుని ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ముందున్న వాడు సరిగ్గా రాడు కొన్నిసార్లు వర్షాలు పడిన రోజులు కూడా ఉన్నాయి మనం పొలాల్లో వెళ్ళాలి పొలాల్లో వెళ్లేటప్పుడు ఏ పాము ఎట్లా వస్తుందో మనకి తెలీయదు మనం ఏమైనా చూస్తామా రాత్రిపూట ముందు చూసుకుంటూ వెళ్ళిపోతాం పాములు పురుగులు ఉంటాయి చాలా ఉంటాయి కానీ పట్టడం మటుకు చాలా చూశాను చాలా పట్టాము కానీ పట్టేటప్పుడు వచ్చే కిక్ మాత్రం వేరు దాని ఆ కిక్ పక్కన పెడితే మనకి చాలా రిస్క్ ప్రమాదకరం ఎందుకంటే మనం ప్రయాణించటం కన్నా రావటాను వెళ్ళాలి రాత్రులలో రావాలి వెళ్ళాలి దోమలతో కుట్టించుకోవాలి ఏ పురుగు ఉంటుందో తెలీదు ఏ గట్రా ఉంటుందో తెలీదు పాములుంటాయి అందువల్ల నాకైతే చేపలు పట్టటం చాలా ఇష్టం నేను మీకు చెప్పేది ఏంటంటే రాత్రి కంటే పొద్దున పట్టుకుంటే చాలా నయం ఎందుకంటే మాకు కంటికి కనబడుతుంది కంటికి కనబడటం మనకు చాలా మంచిది కంటి కనపడకుండా చేయటం కన్నా కంటికి కనిపించి చేయటమే చాలా మంచిది చేపలు పట్టటం నాకు ఇష్టం నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి వెళ్లొచ్చా వెళ్లకూడదా అని నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను అది రాత్రిపూట వెళ్ళటం అయితే ప్రమాదమే ప్రమాదం కాదని నేను అన్నట్లేదు వర్షాలు పడినా పిడుగులు పడినా ఎవరు ఉండరు చుట్టుపక్కల ఎవరు ఉండరు పొలాలు చెరువులు ఏవెలా ఉంటయో మనకి తెలియదు అందువల్ల పొద్దున పొద్దున పూట వెళ్లటమే మేలు అది నేను మీకు చెప్పదలుకుంది అది జాగ్రత్తలు మీరు కూడా చూసుకోండి మరి మీ సౌకర్యం రాత్రిపూట వెళ్ళటం అయితే చాలా ప్రమాదం అది